నాకు షేర్ మార్కెట్ గురించి తెలిసింది ఏమిటంటే కొన్ని షేర్ మార్కెట్లు హై హై రేంజ్లో ఉంటాయి లో రేంజ్లో ఉంటాయి హెచ్చు తగ్గులు ప్రస్తుతం మార్కెట్ అభిప్రాయం వచ్చేసి కంపెనీ బేస్ చేసుకుంటూ ఉంటుంది ఇప్పటికి అయితే భారతదేశంలో ఏ డిజిటల అయినా కానీ డిజిటల్ ట్రాన్సాక్షనే జరుగుతున్నాయి అన్నీ వ్యాపారాలకి ట్రాన్సాక్షన్స్ అన్నిటికి ఇవి కొన్నిటికి ప్రమాదకరము అనే కాదు కానీ ఒక్కొక్కటి ఒక్కోలాగా సెపెరేట్గా ఉంటాయి ఆల్రెడీ ట్రాన్సాక్షన్ అన్నీ రేగులర్గా జరుగుతాయి కొన్ని వచ్చేసి ఇట్లా ఫేక్ వాళ్ళు ఉండటం వల్ల ఏమిటంటే అమౌంట్ ప్రాసెసింగ్లో పడి కొంచెం లేట్ అవ్వొచ్చు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి డిజిటల్ యాప్లో వచ్చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే అవి వచ్చేసి యూజ్ఫుల్ గానే ఉపయోగకరంగానే ఉంటున్నాయి